నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న ప్రాడక్ట్ షూస్ ఆ షూస్ అస్సలు బాగా రాలేదు నేను ఒక కలర్ అనుకుంటే ఇందులో ఇంకో కలర్ వచ్చింది నేను బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఆర్డర్ చేసుకున్నాను కానీ నాకు మాత్రం బయటికి వైట్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది నాకు అది అసలు నచ్చలేదు ఆ షూస్ నాకు వేసుకుంటే పట్టట్లేదు కూడా నేను ఒక సైజ్ లార్జ్ సైజ్ పెడితే స్మాల్ సైజ్ వచ్చింది నాకు అందులో కళ్ళు పట్టట్లేదు నాకు అసలు వేసుకోవడానికి కంఫర్టబుల్ లేదు ఆ షూస్ తీసుకోవడం వల్ల అసలు డబ్బులు వేస్ట్ అయ్యాయని నేను ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకోవాలంటే చాలా ఆలోచించి తీసుకునే దాన్ని ఆ ప్రోడక్ట్ అసలు ఎలా వస్తుందని చాలా ఆలోచించాను కానీ కింద కొందరు కామెంట్స్ ఇంకా రివ్యూ చూసి బాగున్నాయి కదా వాళ్ళకి బాగా వచ్చి నాకు కూడా మంచిగా వస్తాయి ఏమో అని అనుకోని నేను తీసుకున్నాను కానీ అది అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎవరికో ఒకరికి ఇద్దరు మాత్రం మంచిగా వచ్చాయి నాకు మాత్రం అసలు బాగా రాలేదు నేను అక్కడ యాప్ లో తీసుకున్న యాప్లో కూడా కామెంట్ చేశాను ఇది అసలు బాడ్ ప్రోడక్ట్ ఎవరు తీసుకోకండి ఇది చాలా మంచిగా లేదు చెత్తగా ఉంది ఇంకా వేస్ట్ ఆఫ్ మనీ అని కూడా కామెంట్స్ పెట్టాను పిక్స్ కూడా పెట్టాను నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు ఎంత మంచిగా లేకుండా కలర్ విషయంలో అంటే పోనీలే అడ్జస్ట్ అయ్యేదాన్ని కానీ సైజ్ విషయంలో కూడా సేమ్ అట్లనే ఉంది అలాగే అట్లా అడ్జస్ట్ అవన్నీ అస్సలు లేదు డబ్బులు వేస్ట్ అయిపోయాయి నేను అస్సలు ఒకలా అనుకుంటే ఇంకోకలా వచ్చింది అది ఎంత మాత్రమూ అసలు నాకు సెట్ అవ్వట్లేదు అవ్వని అవ్వట్లేదు దాన్ని నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు దీన్ని ఎలా చేసిన ఏం చేసినా ఇక వేస్ట్ అయిపోతుంది దీన్ని ఎలా చేయాలో తెలియక నేను యాప్లో వాళ్ళకి కామెంట్ చేశాను ఫీడ్బ్యాక్లో నాకు అది ఎంత మాత్రం నచ్చలేదు ఈ ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోండి అంటే రిటర్న్ ఆప్షన్ కూడా లేకుండా చేశారు ఇందులో నామని నాకు వచ్చేలాగా లేదు అసలు ఏం ప్రోడక్ట్ కరెక్ట్ లేదు